ఎవరు చెప్పండి చెప్పమ్మ గుడ్ మార్నింగ్ చెప్పమ్మ నీ పేరేంటి ఏజ్ ఎంత ఫాదర్ నేమ్ మథర్ నేమ్ ప్లేస్ ఎక్కడ ఏమి చదువుకున్నావు ఏ గ్రూప్ ఎంసెట్ ఎగ్జామ్ రాసారా

టూ థౌసండ్ ర్యాంక్ వచ్చిందా బీటెక్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనుకుంటున్నారు సిఎస్సియా ఈసిఈయా ఫీజ్ స్ట్రక్చర్ అంటే అది మీ ర్యాంక్ బట్టి ఉంటుంది అమ్మ మీ ర్యాంకు ఎంత అన్నారు టూ థౌసండ్ ర్యాంక్ అంటే ఒక హాఫ్ హాఫ్ పోయిన ఒక థర్టీ థౌసండ్ అలా ఇయర్లీ ఒక థర్టీ థౌసండ్ అలా కట్టాల్సి ఉంటుంది అమ్మా త్రీ థౌసండ్లో ఒక ట్వంటీ థౌసండ్ అలా నీ స్టడీస్ కోసం అయిపోతుంది ఇంకొక ఫైవ్ థౌసండ్ ల్యాబ్ అది ఉంటుంది ఇంకొక ఫైవ్ థౌసండ్ వచ్చి బిల్డింగు బిల్డింగ్ గురించి కాలేజ్లో జరిగే కల్చరల్ యాక్టీవిటీస్ గురించి అది ఉంటుంది అమ్మ ఫీజు కాలేజ్లు ఒక టూ త్రీ డేస్ తర్వత స్టార్ట్ అవుతాయి అమ్మ స్టార్ట్ అయినప్పుడు మేము మీకు కాల్ చేసి చెప్తాం ఏంటమ్మ సిఆర్టీ నేర్పిస్తారు అమ్మ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్న్షిప్స్ అవుతాయి ఆఫీసర్స్ తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేస్తు ఉంటారు ఇయర్ ఇయర్లీ టూ సెమ్స్ ఉంటాయి ఏంటమ్మ హండ్రెడ్ ఓకే అమ్మ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు కాల్ చేసి చెప్తాను